నేటి మారుతున్న సాంకేతిక పురోగతులతో కరెక్ట్ అయ్యే ఉండేందుకు మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకొనే మార్గాలు ఏమిటి మీరు మొబైల్ కంప్యూటర్ ఎలాగో నేర్చుకున్నారు అంటే మరి ఏమోనండి సమాజం మారుతున్నప్పుడు మనం కూడా మారాలి కదండీ పాతకాలం పద్ధతులు పాటిస్తే ఎవరు ఊరుకుంటారు అండి ఎవరు ఊరుకోరు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు మనం కూడా కొంచెం టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి కదండి మొబైల్ని నేను ఎక్కువగానే యూజ్ చేస్తాను అండి మొబైల్ కానీ కంప్యూటర్ కానీ నేను కంప్యూటర్ అంటే బయట నేర్చుకున్నాను అండి అంటే ఫ్రీ కోర్స్ ఉంటుంది అండి ఫ్రీ కోర్సులో నేను నేర్చుకున్నాను అండి ఏపీ బైరాడ్ అని మన హైదరాబాద్లో మన తెలంగాణ రాకముందు నేర్చుకున్నాను అండి నేను హైదరాబాద్లో ఏపీ బైరాడ్లో రాజేంద్ర నగర్లొ కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చారు అండి ఫార్టీ ఫైవ్ డేస్ అది ఆంధ్ర నుంచి ఇచ్చారు ఆంధ్ర నుంచే ఇచ్చారు అండి అక్కడ నేర్చుకున్నాను అండి ఆ రాజేంద్ర నగర్లో ఉందండి మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఉందండి నేను కంప్యూటర్ నేర్చుకున్నాను అండి మొబైల్ అంటే ఇంకా వాడుతూ ఉంటే అది అలవాటైపోతుంది ఒకటే ఫేస్బుక్ ట్విట్టర్ ఒకటి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక తెలియకపోతే ఇంకా ఏమి ఉందండి యూట్యూబ్ కొట్టడమూ యూట్యూబ్లో ఇది ఎట్లా ఆన్ చేయాలి ఏంటీ దీని ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడం లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయడము ఇట్లా మనం ఎక్కువ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ గూగుల్లో సెర్చ్ చేసి ఏదైనా దేని గురించైనా తెలుసుకోవచ్చు అండి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంటే ఒక దాని గురించి తెలియలేదు అనుకోండి సప్పొస్ నాకు ఒక ఐటెం వచ్చింది దాని అంటే ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అది నిజమైన కంపెనీ ఫేక్ కంపెనీ తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసాము అనుకోండి దాని గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి గూగుల్లో అయితే మొత్తం ఇక మొత్తం ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అట్లా ఏమి ప్రాబ్లెమ్ ఉండదు అండి మీ మొబైల్లో మొబైల్ ద్వారా ఎవరినైనా మొబైల్లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అన్ వచ్చేసి పోస్టులు చేయడం రీల్స్ చేయడం వల్ల కూడా మనీ సంపాదించుకోవచ్చు అండి పోస్టులు చేస్తూ రీల్స్ చేస్తూ అట్లా మనీ సంపాందించుదించుకోవచ్చు కంప్యూటర్ను నేను చెప్పాను కదండి నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాను నాకు కంప్యూటర్ వర్క్ వచ్చు అండి మళ్ళీ డేటా ఎంట్రీ వర్క్ కూడా ఇంతకు ముందు వర్క్ చేసినప్పుడు చేసాను నాకు డేటా ఎంట్రీ వర్క్ కూడా వచ్చు అండి అట్లా అన్నమాట నన్ను నేయి ఇప్పుడూ టెక్నాలజీతో పాటు మనం అడ్వాన్స్ అవ్వాల్సిందే అండి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి అండి ఒక కోర్స్ కాకపోతే ఒక కోర్స్ ఇప్పుడు కోడింగ్ అని డేటా సైన్స్ అని ఇంకా ఇంకా అంటే కంప్యూటర్స్లో క్రొత్త క్రొత్తవి అవన్నీ వస్తున్నాయి ఇక వీళ్ళని బట్టి నేర్చుకోవాలి అండి కాకపోతే ఇప్పుడు పరువున్న పరిస్థితులను పరిస్థితులకి అనుకూలంగా నేర్చుకొనే వీలుని బట్టి నేర్చుకుంటూ ఉండాలి అండి